యోగా చేసిన తరువాత పనిని చేయడం వల్ల వచ్చిన ఒత్తిడి తగ్గుతుంది శరీరంలో బరువు తగ్గుతుంది బీ పీ షుగరు కంట్రోల్ అవుతుంది నిద్ర బాగా పట్టుతుంది